ఈ మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది దానికి దారి తీసిన ప్రధాన పరిశ్రమలు సోలార్ పవర్ మరియు ఫార్మసిటికల్ కంపెనీస్ మరియు నిత్య అవసరాలకు ఉపయోగపడే వస్తువులు వీటన్నిటిని నేను గమనించడం వల్ల భారత అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలో చాలా పెరిగింది అని నమ్ముతున్నాను మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపుల కారణంగా ప్రతీ ఒక్కరికి చాలా సులువుగా అన్ని విషయాలు వాళ్ళ అన్ని పనులు అన్ చక్కగా వాళ్ళు చేసుకోవడానికి చాలా సులువైన మార్గంలో అతి తక్కువ సమయంలో వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది దీనివల్ల ఆర్థిక వసూళ్ళు ఆర్థిక చెల్లింపులు అన్నీ కూడా సకాలంలో జరిగి ఇంకా ఎక్కువ మొత్తంలో జరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చాలా తొందరగా పురోగతిని సాధిస్తున్నది సో టైం డిలే అన్నది చాలా తగ్గడం వల్ల మరియు ప్రతీ ఒక్కరికి కూడా ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపులు తెలుసుకొని ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఎంతో సులువుగా మరియు ఎంతో శ్రమరహితంగా మరియు ఎంతో తక్కువ కాలంలో వాళ్ళు అన్ని పనులు ఈజీగా చేయగలుగుతున్నారు